మాకు ఇష్టమైన సినిమా బాహుబలి బాహుబలిలో ప్రభాస్ తన విస్తృతమైన నటనా చాతుర్యాన్ని మొత్తం ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించి ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడిన విధంగా చాలా పాత్ర పోషించారు ఇందులో అదే విధంగా ప్రతినాయకుని పాత్రలో భల్లాలదేవ్ పాత్ర అది కూడా అద్భుతంగా రాణా నటించి దాని సినిమాకే ఒక వన్నె తెచ్చారు వారిద్దరి నటనా ప్రావీణ్యంతో బాహుబలి ప్రపంచ మొత్తము చాలా అద్భుతమైన సినిమాగా వచ్చినది చాలా రోజులు థియేటర్లలో కూడా ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా ఎక్కువ కలెక్షన్లతో కూడా కూడుకున్న సినిమాగా దానికి దర్శకత్వం వహించిన రాజమౌళి అతి చిన్న వయసులో అతి మంచి పేరు కూడా సంపాదించుకున్నారు అది ఇండియాకే గర్వకారణం